నాకు నచ్చిన పండుగ వచ్చేసి సంక్రాంతి పండుగ ఆ సంక్రాంతి పండుగ గురించి మేము సంక్రాంతి పండుగ మూడు రోజులు చేసుకుంటాము పండుగ కంటే ముందే నేను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రకరకాల పిండి వంటలు చేస్తాం సకినాలు గారెలు అరిసెలు ఖర్జలు లడ్డూలు ఐదారు రకాల పిండి వంటలు చేసుకుంటాం పిల్లలకి ఇష్టం అని చెప్పే ఖర్జలు ఉన్న లడ్డు చేస్తాము ఎక్కువగా ఇలా ఇటువంటి పిండివంటలు తినడానికి ఎక్కువ ఇష్టపడతాము పండుగ రోజు ఏం చేస్తాము అంటే పొద్దున్నే అమ్మ వాళ్ళ ఇంట్లోకి లేసి అమ్మ ఊడ్చేసి వెళ్తుంది కింద వాకిట్లో పేడ కలుపు చల్లుతుంది చల్లినంక పెద్ద ముగ్గు వేసి రంగులు నింపుతాము ఆ రంగులు నింపుకున్నాక గొబ్బెమ్మలు చేసి ముగ్గులలో గొబ్బెమ్మలు పెడతాము అయిపోయాక స్నానాలు చేసి పూజలు చేసుకోని వంటలు చేసుకోని కుటుంబం అంతా కలిసి తింటాము అయిపోయాక మళ్ళీ సేమ్ ఇలాగే మూడు రోజులు ప్రొద్దున ముగ్గులు వేసుకోని కలర్ రంగులతో నింపి పండుగా వాకిట్లో గొబ్బెమ్మలు పెట్టుకోవడం ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం మూడు రోజులు ఇట్లనే చేసుకుంటాం రేపు భోగి అనగా ముందు రోజు మాత్రం వాడకట్టున భోగిమంటలు వేస్తాము భోగిమంటలు వేసి ఇంట్లో పాతవి పాత సామాను అంటే పాత చెక్క వస్తువులు అటువంటి తీసుకొని పోయి అందులో వేస్తాము మన మంటలో భోగి మంటలో వేసి కాల్చి వేస్తాము సంక్రాంతి పండుగ అంటే మాకు చాలా ఇష్టం సంక్రాంతి తర్వాత ఉగాది పండుగ వస్తుంది ఉగాది పండుగకి ఉగాది పండుగకి బూరెలు చేసుకోని తింటాము ఇంట్లో ఉదయం పూజ చేసుకుంటాం ఇంట్లో ఆ తర్వాత అందరికీ బూరెలు చేసి ఉగాది పచ్చడి చేసుకోని షెడ్ రుచులతోనే ఆ పచ్చడిని కుటుంబం అంతా కలిసి తాగుతాం నాకు ఇష్టమైన సంక్రాంతి ఉగాది దసరా పండుగలు దీపావళి కూడా